సార్ చెప్పండి సార్ అవును సార్ చెప్పండి సార్ అదే సార్ అదే సార్ అవునా సార్ సార్ మీరు కరెక్ట్గా ఎక్కడ పెట్టారు చుట్టుపక్కల షాప్లో అంగడిలో అడిగి వెతకండి సార్ అక్కడ ఉంటుందేమో చూడండి సార్ అవునా సార్ ఖచ్చితంగా మీరు పోలీస్ స్టేషన్ దగ్గరకు రండి సార్ మేము కంప్లైంట్ తీసుకుని అక్కడ సీసీ కెమెరాలో వెతికి మీ బ్యాగ్ ఎక్కడుందో తెచ్చిచ్చే బాధ్యత మాది సార్ సార్ మీరు ఎక్కడ ఉన్నారు సార్ ఇప్పుడు సార్ కొం కొంగారెడ్డి పల్లి నుంచి మెయిన్ దారికి వచ్చి అక్కడ నుంచి నేరుగా వచ్చారంటే గాంధీ బొమ్మ ఉంటుంది సార్ ఆ గాంధీ బొమ్మ కాడ ఉండి అక్కడున్న చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందంటే వాళ్ళు చెప్తారు సార్ అక్కడకి నేరుగా వెళ్తే అక్కడ మేము బయట ఉంటాము మీరు వచ్చి నాకు నేను మిమ్మల్ని పిలుచుకుని వెళ్ళీ కంప్లైంట్ రాసుకుని మీ బ్యాగ్ ఎక్కడుందో వెతికి తెచ్చిచ్చే బాధ్యత మాది సార్ ధన్యవాదాలు సార్